కోళ్ళు కోడి పిల్లను చిన్నప్పుడు వాటికి వేడి ఎక్కువగా ఇవ్వాలి అది బొగ్గుల రూపంలో అయినా ఏదో ఒక ప్రతి రూపంలో వేడిగా వేడి ఎక్కువగా ఇవ్వటం వలన వాటిలో ఉన్న సొన క కలుగుతుంది దానివల్ల కోడి బాగా పెరుగుతుంది కొద్దిరోజుల తర్వాత వాటర్లో మంచి పీహెచ్ లెవెల్ ఉండేలాగా మెడిసిన్ కలపాలి మార్నింగ్ షెడ్యూల్లో మొత్తం నీట్ నీటుగా ఉంచాలి సరిపడే వాటర్ వస్తుందా మార్నింగ్ వాటర్ వేసి చూసుకోవాలి తరచు ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే వాటికి ఇంజక్షన్ చేస్తు ఉండాలి వీక్గా ఉన్న పిల్లను వేరు చేసి జంట మెడిసను ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలి